ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అన్ ప్రభుత్వం ద్వారా చాలా ఉంటున్నాయి ఈ కాయి దీనికోసం తెలుసుకోవడానికి మాకు ఎలా తెలుసు అంటే మాకు యూట్యూబ్ల్లోని టీవీల్లోని ప్రకటనలు ఇస్తూంటారు ప్రకటనలు మేము చూడడం ద్వారా మాకు సమ్ తెలుస్తుంటయి ఓకే ఈ గుండెకి గానీ లేకపోతే లివర్కి సంబంధించినయి గానీ లేకపోతే ప్రెగ్నెంట్ సంబంధించిన దానికి గానీ ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడెక్కడ ఏక ఎటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తారన్నది దాంట్లో తెలుసుకుంటామా అలాగే ఈ సేవలు మేము ఉపయోగించుకోవడానికి ఏ కొన్ని హాస్పిటల్ మాత్రం సెలెక్ట్ చేసి ఉంటారు కదా ఆ హాస్పిటల్కి ఎళ్ళి మేము సెల చు యూస్ చేసుకుంటుంటాము అలాగే ఈ ఆరోగ్య పథకం దానికి మేము అర్హులమా కాదా అన్నది మాకు ఎలా తెలుస్తుంది అంటే మా ఆధార్ కార్డ్ని మేము వెరిఫై చేసుకుంటాం అలాగే రేషన్ కార్డులో మేము వ వన్ ల్యాక్ బిలో ఉంటే వాళ్ళకి మాకు ఇది వర్తిస్తుందని ముందే ప్రభుత్వం ప్రకటన చేసింది కాబట్టి మేము ఆ విధంగానే మాకు తక్కువ ఉన్నదని చెప్పి తెలుసుకొని మాకు అది మేము లబ్ధి పొందుతాం అండ్ మాకు గ్రహించుకొని మేము ఆ పలానా హాస్పిటల్కి వెళ్ళి మేము చూపించుకుంటాం ఈ ఇలా చూపించుకోవడం ద్వారా మాకు ఎంతో లాభం ఉంది ఆ లాభాలు ఏంటంటే మేము డబ్బులు మేము డబ్బులు వాళ్ళకి ఎక్కువగా కట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే అందులో పూర్తిగా ఉచితం అనే సేవలు గవర్నమెంటే భరిస్తుంది అందులో మాకు మెడిసిన్స్ ఖర్చు తప్ప మేరే ఏదైన ఖర్చులు హాస్పిటల్ ఫీజు ఉండదు డాక్టర్కి ఇవ్వాల్సిన ఫీజు అన్ని కూడా గవర్నమెంటే భరిస్తుంది మేము ఇటువంటి సేవలను ఉపయోగించడం ఎంతో ఆనందక ఫీల్ అవుతున్నాం